గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఇప్పుడూ వినాయక చతుర్థశి ఉంది కదా ఆఫ్టర్ టూ డేస్లో నిమజ్జనం ఉంది మా బ్రదర్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కుర్తా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సార్ ఇప్పుడు మన దగ్గర క్లాతు మేం తీసుకు రావాలా మీరే స్టిచ్ చేసి ఇస్తారా సార్ కుర్తాకి సార్ ఇప్పుడు అంటే క్లాత్ నార్మల్ది అయితే ఓకేనా లేదా కొంచెం గ్రాండ్గా తీసుకు ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు మేము ఒక థ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఉంటాం సార్ కాస్ట్ ఎంత అవచ్చు ఓకే సార్ కాకపోతే ఇందులో కొంత ఒక టెన్ మెంబెర్స్ చిన్న పిల్లలున్నారు ఎల్ సైజ్ వాళ్ళు మీడియం సైజు వాళ్ళు ఎక్స్ఎల్ వాళ్ళు టెన్ మెంబెర్స్ ఉన్నారు

ఓకే సార్ అలాగే మీరు ఫంక్షన్స్కి కూడా స్టిచ్ చేసి ఇస్తారా సార్ ఫం ఫంక్షన్కి హల్దీ ఫంక్షన్ లాంటి దానికి స్టిచ్ చేసి సేమ్ కాస్ట్ ఉంటుందా డిఫరెంట్ కాస్ట్ ఉంటుందా సార్ ఇది హల్దీ ఫంక్షన్కైతే ఓ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్